నమస్కారమండి ఓలా ఏజెన్సీ వాళ్ళ నేను ఒక ట్యాక్సీని బుక్ చేసుకుందామనుకుంటున్నాను నేను నా కుటుంబ సభ్యులతో కలిసి ఒక విహార యాత్రకు వెళ్ళాలనుకుంటున్నాను మీరు మేము ట్యాక్సీ బుక్ చేసుకుందామనుకుంటున్నాను ఇంకా నా దగ్గర ప్రోమో కోడ్ ద్వారా ప్రోమో కోడ్ ఉంది ప్రోమో కోడ్ ద్వారా ఏమైనా కొంచెం డబ్బులు తగ్గిద్దా మీరు చెప్పగలరా ఇంకా సుమారు ఎంతమంది ఒక కారులో పడతారు ఇంకా ఎంతమంది కూర్చుంటే కొంచెం మనకి ఫ్రీగా ఉంటుంది కూర్చోడానికి ఇరుకు లేకుండా ఎంతమంది కూర్చుంటే సరిపోతుంది కొంచెం చెప్పగలరా మీరు చెప్పేదానిబట్టి నేను మీ కారుని బుక్కు చేసుకుందామని అని అనుకుంటున్నాను ఇంకా నాకు ఆ కోడు వాడితే ఎంత డబ్బులు తగ్గిద్దో కొంచెం చెప్పండి ట్రిప్పు మేమందరం కలిసి వెళ్ళాలనుకుంటున్నాము కాబట్టి ఇప్పుడు నేను మీ ఏజెన్సీ బుక్ చేసుకుంటాను కొంచెం తగ్గిస్తారని అనుకుంటున్నాను డబ్బులు